నేను క్రొత్త మొబైల్ నెంబర్ కొన్న ఉంది తీసుకున్నాను దానికి నా పాన్ కార్డు పాన్ కార్డ్ రికార్డులో అప్డేట్ చేయాలి నాది పాన్ కార్డులో ఏంది అంటే నాది పాత ఫోన్ నెంబరు ఉంది ఆ పాత ఫోన్ నెంబరు నా దగ్గర పోయింది అందుకని నేను కొత్త ఫోన్ నెంబర్ తీసుకున్నాను అదే పాన్ కార్డులో అప్డేట్ చేయించాలి అంటే నేను ఫస్ట్ బ్యాంకుకి పోయి అడిగాను బ్యాంకుకి పోయి అడిగాను అడిగితే ఇట్లా ఉంది అది బ్యాంకుకి పోయి అడిగితే ఇది మా దగ్గర చేయము ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్సు అది చేస్తారు అని చెప్పారు అప్పుడు నేనే ఏం చేసాను అంటే పాన్కి అండి పాన్ కార్డ్ హెల్ప్ హెల్ప్ లైన్కి కాల్ చేసాను అంటే ఏమేం కావాలి ఎలా అప్డేట్ చేస్తారు అ దానికి కావాల్సిన డీటెయిల్స్ అవి ఇవి అడిగాను వాళ్ళు ఏంటి అంటే అ మీరు పాన్ కార్డులో ఫోన్ నెంబర్ అప్డేట్ చేయడానికి అప్డేట్ కోసం మీ పాన్ కార్డ్ నెంబరు మరి క్రొత్త మొబైల్ నెంబరు ఉంటుంది కదా అవి రెండు కావాలి అన్నారు అప్పుడు నేను సరే అన్నాను ఇంకా ఏమేమి అన్నా కావాలి అని అంటే అహ ఏం లేదు అవి సరిపోతాయా అన్నారు నేను ఏంటి అంటే మనము మామూలుగా నెంబరు అనేది మనకు పాన్ కార్డులో కనిపించదు కనిపించదు కాకపోతే మనము మన నెంబర్ లింక్ అయి ఉంటే ఏందంటే మనకు ఓటీపీ సా అవి ఇవి వస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా పాన్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి అందుకనేసి నేను తెలుసుకున్నానంటే ఎలా అప్డేట్ చేయాలి ఎలా చేయాలి అది ఇది అని అలా ఇది అడిగాను అడిగితే అక్కడ కాల్ చేసి అడిగితే వాళ్ళు పాన్ కార్డ్ నెంబరు క్రొత్త మొబైల్ నెంబరు అవి తీసుకొని రండి పాన్ కార్డ్ నెంబర్ కావాలి అట్లే పాన్ కార్డ్ జిరాక్స్ అవి కావాలి అన్నారు అప్పుడు నేను ఇంకా ఏందంటే మీ సేవాకి వెళ్ళి పాన్ కార్డ్ నెంబరు క్రొత్త మొబైల్ నెంబరు ఇచ్చి అప్డేట్ చేయించుకున్నారు